పదమూడో తారీకు ఐదో నెల రెండు వేల ఇరవై ఒకటి ఒకటో తారీకు ఏడో నెల రెండు వేల ఇరవై రెండు ఎనిమిదో తారీకు మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు పదహారో తారీకు పదో నెల రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒక తారీకు ఒకటో నెల రెండు వేల ఇరవై